నేను పెరడులోనే తోట పని చేస్తూ ఉంటాను పెరడులోనే మొక్కలతోపాటు పూల మొక్కలతో పాటు కూరగాయల ముక్కలు కూడా పెంచుకుని దానికి సంరక్షణ చూసుకుంటూ అదే సంతోషాన్ని పంచుతాము దాబాపైన వేసినట్లయితే దానికి దోమలు అన్ని వచ్చి మళ్ళీ ఇంటిలోకి తొందరగా వచ్చి దాని కారణముగా అనేక రకము దోమ కాటు వలన జబ్బులు కూడా వస్తాయని పెరడును మాత్రమే అభివృద్ధి చేశాను పెరడులోనే కూరగాయల మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని వేసి దాని సంరక్షణ చూసుకుంటూ ఉంటే అక్కడ ఆనందంగా గడిచిపోతుంది ప్రతిరోజు ఒక సాయంత్రం పూట ప్రతిరోజు ఒక గంట సమయాన్ని నేను కేటాయిస్తూ ఉంటాను దానికి నీళ్ళు పోయడం రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తూ ఉంటాము గడ్డి వచ్చినప్పుడు గడ్డి తీసి దాని ఎదుగుదలకు ప్రోత్సహిస్తాము అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న మందులు కొడతా ఉంటాము చీడపురుగు పడినప్పుడు చీడను కత్తిరించి వేరే దగ్గర మట్టిలో పాతి పెట్టేస్తాము అలాగే దాన్ని చీడని అభివృద్ధి చెండకుండా చూస్తూ ఉంటాము